మేము ఎక్కువగా వంటల్లో మూలికలు అనేవి అప్పుడప్పుడు వాడుతు ఉంటాము ఎక్కువగా అయితే మామూలుగా మనకి స్పైసెస్ అవి ఉంటాయి కదా జలుబు అది చేసినప్పుడు మిర్యాల చారు అనేది మా అమ్మగారు కాస్తు ఉంటారు దీనివల్ల ఏంటంటే జలుబు తగ్గుతుందన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి నేలవేము అనే ఆయుర్వేద మొక్క ఉంటుంది అండి ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి పరగడుపున తింటే అది తగ్గుతుంది అని చెప్పేసి మేము పరగడుపున ఏదైనా టిఫిన్ చేసుకున్నప్పుడు కానీ లేదా వేడినీటిలోనే కొంచెం అది మరగపెట్టుకొని తినడం జరుగుతుంది మేము కూడా తింటాము ఎందుకంటే అది మనకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని అలాగే ఇన్సూలిన్ ఆకు అనేది కూడా ఉంటుంది ఇది ఇదేంటంటే మనం పొద్దున్న టీ అది కాచుకుంటాం కదండి అందులో చిన్న ముక్క వేసుకొని మనం ఆ డికాషన్తో పాటు కాచుకుంటే కనుక మనకి అది అందులో ఉన్న మెడిసినల్ వ్యాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట అవి మనం తాగినప్పుడు మనకు ఇమ్మ్యూనిటీ అనేది పెరుగుతు ఉంటుందన్నమాట ఇ ఇదే కాకుండా ఇప్పతీగ అనేసి ఒకటి ఉంటుంది అండి అది కూడా మనకి రసం సాంబార్లో అలాంటివి కసుకున్నప్పుడు అందులో వేసుకుంటే గనక మనకి చాలా ఇమ్మ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇలాగా మేము వంటల్లో కూడా ఎక్కువగా ఇలాంటి మూలికలు అనేవి వాడుతు ఉంటాం